నేను ఏదైనా ఒక వస్తువుకి ప్రతికూలంగా స్పందించాలి అని అనుకున్నట్లయితే అది నేను కొన్న టీవీ అని చెప్తాను ఎందుకు అన్నట్లయితే నేను ఎంతో ఇష్టంతో ఒక టీవీని కొనుగోలు చేశాను ఆ కొనుగోలు చేసిన టీవీ షాప్ లో ఏం జరిగింది అన్నట్లయితే ఆ టీవీ కొనుగోలు చేసిన మూడు నెలలకే అది పాడయింది దాని పాడయింది అని మేము కొనుగోలు చేసిన షాపు కు వెళ్లి చెప్పిన వాళ్ళు మాకు ఎటువంటి ఇది నివ్ ఇవ్వలేదు కావున మేము మా కొన్న అమ్మడం వరకే మా బాధ్యత తర్వాత దానికి జరిగిన మీరు కస్టమర్ కేర్ వాళ్ళకే కాల్ ఫోన్ చేయవలసి వస్తుంది అని చెప్పారు మేము కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసినా కూడా వారి నుంచి మాకు ఎటువంటి ఇది రాలేదు కావున మేము దానివల్ల ఎంతో నష్టపోయాము ఎందుకు అన్నట్లయితే అంత ధర పెట్టి కొన్న వస్తువు మూడు నెలలకే పాడైన వాళ్లు మాకు ఎటువంటి మాట కాని ఇవ్వలేదు కా దానివల్లనే నేను దీన్ని నేను ఈ వస్తువుకి నేను కొనుకు కను కొనుగోలు చేసిన టీవీకి నేను అలా ఎలాగైతే ప్రతికూలంగా స్పందిస్తున్నాను ఎందుకు అన్నట్లయితే కొన్న మూడు నెలలకే అది పాడైపోయింది మాకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు ఆ కొన్న టీవీ వాళ్లు కాబట్టి నేను దీనికి ప్రతికూలంగా స్పందిస్తాను